నేను నిన్న రాత్రి ఓలాలో ఆర్డర్ పెట్టుకోవడం ఆ ఏ క్యాబ్ బుక్ చేయడం జరిగింది అయితే నిన్న మా అబ్బాయి వచ్చి నన్ను రైల్వే స్టేషన్లో దింపుతానని చెప్పాడు మా అబ్బాయి వచ్చినందుకు నేను ఇంక ఆ క్యాబ్ని రద్దు చేసాను అయితే క్యాబ్ రద్దు చేసేముందు నేను క్యాబ్కి ఓలా వెబ్సైట్లో కొంచెం డబ్బులైతే చెల్లించాను అడ్వాన్సుగా అయితే నాకా డబ్బు తిరిగి చెల్లించవల్సిందిగా ఓలా యాజమాన్యాన్ని కోరుతున్నాను అయితే ఆ డబ్బు నాకు వాలెట్లో వెనక్కి తిరిగి వేసినా పర్వాలేదు లేదా నేను కార్డు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసాను అందులో వెనక్కి వేసినా పర్వాలేదు ధన్యవాదాలు